మా గ్రామంలో నీరు పారుదల సౌకర్యం చాలా చక్కగా ఉన్నది మా గ్రామంలో ఒక కాలువ ఉంది అది గోదావరి నది నుండి నీటిని తీసుకువస్తుంది ఆ కాలువ ద్వారా గ్రామాల్లో అన్నీ రైతులకు వారి భూములకు నీరు సరఫరా చేయబడుతుంది నీరు పారుదల పరిస్థితి బాగానే ఉంది కాలీ యొక్క నిర్వహణ సరిగ్గా జరుగుతుంది కాలువలో నీరు ఎప్పుడూ ఉంటుంది ఇంకా ఈ సాగు నీటి వసతి ఉన్న భూములు ప్రధానంగా వరి పండిస్తాము ఇంకా వరితో పాటు మామిడి బొప్పాయి కూరగాయల్ని మేము మా భూమిని ఈ సాగు నీరు ద్వారా పండిస్తాము ఇంకా నీటి పారుదల సౌకర్యాల కారణంగా గ్రామంలో పంటలు పండడం పెరిగింది రైతులు మరింత ఆదాయం పొందుతున్నారు అయితే నీరు పారుదల సౌకర్యాలకు మరింత మెరుగుపరచడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి కాలువ యొక్క కొన్ని భాగాలు పరిమితిగా ఉన్నాయి వాటిని మనం మరమ్మత్తు చేస్తే ఆ కాలువ మంచిగా పారుతుంది మా పంటలకు ఎల్లప్పుడూ నీరు సాగుతూ ఉంటుంది మేము ఈ కాలువ ద్వారా మన ఈ కాలువను పునరుద్ధరించడం ద్వారా మనం పెంచే పంటలు కూడా పెరుగుతాయి